పిల్లల కోసం ప్రత్యేక రచయిత అనగానే నాకు గుర్తుకు వచ్చే రచయిత్రి సుధామూర్తి గారు ఆవిడ వ్రాసిన చాలా పుస్తకాలు నేను చదివాను నేను ఆ పుస్తకాలని వేరే వారికి కూడా ఇచ్చాను ఆవిడ వ్రాసిన ప్రతీ పుస్తకం చదువుతూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఒక్క పుస్తకం చదివాక మళ్ళీ ఇంకో పుస్తకం చదవాలి అనిపించేస్తుంది ఆవిడ వ్రాసిన ద డాలర్ బహు ది మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ టెంపుల్ ఇంకా చాలా బుక్స్ ద బర్డ్ వింగ్ ద బర్డ్ విత్ గోల్డ్ వింగ్స్ అనే బుక్స్ చాలా బా బాగా అనిపిస్తాయి చదువుతూ ఉంటే తరువాత ఏం జరుగుతుందో అనే విధంగా ఉంటాయి ఆవిడ రచనలు ఆవిడ వ్రాసే కథలు ఇవి ఈ పుస్తకాలు పిల్లలకి చాలా మంచి నీతి కథలుగా కూడా ఉంటాయి చిన్నప్పుడు పిల్లలకి ఇలాంటివి చదివించడం వినిపించడం ద్వారా వారికి మంచి లక్షణాలు అలవర్చి కలవచ్చొచ్చు కూడా మనం ఇవి చిన్నపిల్లలు చదవడం ద్వారా వారికి మంచి గుణాలు కూడా లభిస్తాయి చదవడం కూడా అలవాటు అవుతుంది ఇంకా